నేను నా స్కూల్లో వచ్చేసరికి నాకు దీపావళీ ఫెస్టివల్ వచ్చే దీపావళీ ఫెస్టివల్ టైంలో ప్రతి ఒక్కసారి మాకు స్టేజ్ డ్యాన్స్ ఉంటుంది సో నేను నా ఫిఫ్త్ క్లాస్ నుంచి స్టేజ్ డ్యాన్స్ నేను వేస్తు ఉండేదాన్ని సో దాని వల్ల ఏంటంటే ప్రతి ఒక ఇయర్ నేను నా ఫిఫ్త్ నుంచి నా టెన్త్ వరకు టెన్ ఇయర్స్ నేను డ్యాన్స్ ప్రతి దీపావళీ టైంలో నేను డ్యాన్స్ వేస్తు ఉంటాను దట్ టు భరతనాట్యం నాకు నేర్పించి మా శ్రీనివాస్ సార్ బాగా నేర్పించి మాకు కోచింగ్ ఇచ్చి మరీ ప్రతి ఒక ఇయర్ వేయించే వారు అలాగే మా ప్రతి ఒక ఇయర్ మేము మా డ్యాన్స్ అనగానే ఫస్ట్ ఫస్ట్ ప్రిఫర్ చేసేది మా డ్యాన్స్ఏ దీపావళి టైంలో ప్రతి ఒక పేరెంట్ వచ్చి మా డ్యాన్స్ చుశాక వెళ్తారు తప్ప ముందు వెళ్ళిపోరు దానికోసం మాపే మా డ్యాన్స్కి అంత పెద్ద ఆ ప్రోత్సాహం ద దక్కడం వాళ్ళ ఆ ఫెస్టివల్ టైంలో మేము మాకంటూ మేము ఎలా చేస్తాం అనేది ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా వచ్చేది